మా కుటుంబం అంటే నాయుడుపేట దగ్గర ఉన్న పెన్నేపల్లి గ్రామంలో మా నాన్న మా అమ్మ వాళ్ళతో పాటు ముగ్గురు నేను మా అన్నలు ఇద్దరు మొత్తం కలిపి సంతానం ముగ్గురు ముగ్గురు ఆనందంగా సంతోషంగా ఎంతో బాగుంటాం కానీ మా పెద్దన్నకు మ్యారేజ్ అయ్యింది అతనికి ఒక బాబు ఒక పాప చిన్న అన్నకి పెళ్ళైంది అతనికి ఒక బాబు ఇంకొక బాబు అందరం చాలా సంతోషంగా ఉంటాం మా కుటుంబం గురించి చెప్పాలంటే ఏ పండగలకైనా ఎక్కడికైనా అందరం సంతోషంగా వెళ్తాము ఫంక్షన్లు బాగా జరుపుకుంటాము ఏ విషయమైనా మాతో పంచుకుంటూ ఆనందంగా ఉంటారు కానీ కొన్ని విషయాలలో కలిసిమెలిసి చేసుకోవాలని అన్నదమ్ములకి సర్ది చెప్తూ ఉంటారు మా స్నేహితుల గురించి అంటారా స్నేహితులు నేను చదువుకునే రోజుల్లో చాలామంది స్నేహితులు ఉన్నారు కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసేది కాదు నాకు పెళ్ళైన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి నాకు తెలిసింది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడ్డం ప్రారంభించాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత అరే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారే అని చెప్పి నాకు ఎంతో సంతోషం అనిపిచ్చింది తర్వాత అలాగే మా అన్నలు ఎప్పుడు నువ్వేం చేస్తుంటావు ఏంది అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నా సుఖసంతోషాల గురించి వాళ్ళు ఎప్పుడు మా అన్నలతో పాటు మా అమ్మ నాన్న కూడా ఆలోచిస్తూ ఉంటారు తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మా వాళ్ళు